కిష్టయ్య గారు కిష్టయ్య సరిగా స్కూల్కి రావటలేదు ఏంటి కిష్టయ్య మీరు నేను ప్రిన్సిపాల్ని సరిగా స్కూల్కి రావట లేదు నీకు మార్కులు కూడా చాలా తక్కువ వచ్చినాయి ఏంది నీ ప్రాబ్లం ఏమన్న ఉంటే చెప్పు మరి మీ పేరెంట్స్ తీసుకురా నేను మాట్లాడుతాను

స్కూలు కూడా స్కూలు కూడా సక్రమంగా రావటంలా ఆబ్సెంట్ అవుతున్నావు ఎక్కువ ఒకసారి మీ తల్లిదండ్రులణు తీసుకురా నేను మాట్లాడుతాను ఆయన్ని ఆయన్ని తీసుకురా నేను మాట్లాడుతాను ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాము నీకు సరిగా అర్థం కాకపోతే అయ్యవారిని నేను పిలిచి చెప్తాను టీచర్స్ని బాగా చెప్పండి అయ్యా ఇంకొంచెం అర్థం అయ్యేటట్టు చెప్తాను ఇక నుంచి ముందు కంటిన్యూగా రా కిష్టయ్య మార్కులు తగ్గిపోతాయి ఎగ్జామ్స్ కూడా రాయలేవు నువ్వు

నేను చెప్తా అయ్యవార్లకి టీచర్స్కి అర్థమయ్యేటట్టు చెప్తాను ఇక నుంచి అయిన సక్రమంగా రా అర్థమయ్యేటట్లు చెప్తా ఓకే స్కూల్కి సక్రమంగా రా